వయోవృద్ధులు కూడా యోగాను అభ్యసించవచ్చా అభ్యసించవచ్చు వయోవృద్ధులు అంటే బాగా పెద్దవారై శరీరము ఏ అవయవాలు వంగనివారైతే చేయకూడదు కానీ కానీ ఒక దశలో ఉండి అంటే మోయనమైన వృద్ధాప్యంలో ఉన్న వారు వారికి ఎలా వీలైతే అలా చిన్నచిన్నంగా వాళ్ళకు తగ్గట్టుగా యోగాను చేయ్యవచ్చు యోగ చేసినందువల్ల చాలా సత్ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ముని పాదాలు వంచుకోవడం చిన్నచిన్నంగా కాళ్ళు కిందకి మీదికి అనుకోవడం శ్వాసని ఎప్పుడూ కూడా శ్వాసలో సక్రమంగా ఉంటే వృద్ధులకైనా ఎవ్వరికైనా చాలా బాగుంటుంది అసలు మన శ్వాసే మనక ఆరోగ్యం ఆ శ్వాసలో ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే నిత్యము ప్రాణాయామం చేస్తూ ఉంటే చాలా మంచిది అందుట్లో వయోవృద్ధులికి చిన్నచిన్నంగా వేళ్ళు ముడవటం కాళ్లు చాపటం చిన్న వారికి ఎలా వారి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి చేయగలటం మాత్రం చాలా ప్రాధాన్యత అది చిన్నప్పటినుంచి కొంచెం మోయనమైన వయస్సు కానుంచి నేర్చుకొని చేసేవారైతే ఆటోమేటిక్ వారు చేసుకోగలుగుతారు ఇప్పుడు శారీరకంగా ఏదన్నా వచ్చిన ఇబ్బందులు తొలగటానికి కూడా ఎన్నో యోగా మార్గాలు ఉన్నాయి వా వాటిలో కొంతమందికి తుమ్ములు జలుబులు ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి వాటి వల్ల ఈ శ్వాసలు చేస్తూ ఓం కారాలు చేస్తే ఎంతో సత్ఫలితం ఉంటుంది నేను నిదర్శనంగా చూసింది యోగాలో ఒక అతనికి బ్రెయిన్లో ఇబ్బంది కలిగితే ఓన్లీ ఓం కారం చేస్తేనే ఎంతో ఎంతో బాగుంది అతనికి అందువల్ల యోగాలో చాలా సత్ఫలితాలు ఉంటాయి వృద్దులలో బాగా మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు వారు చక్కగా చేసుకోవచ్చు చేసుకోగలగాలి కూడా తెలియనివి చెప్పించుకొని వారి శరీరంలో వారికి ఉన్న అవయవాల్లో ఏ అవయవానికి ఇబ్బంది కలిగితే ఆ అవయవానికి తగ్గట్టు యోగా గురువులు చాలా చాలా మనకి రెమెడీ చెప్తున్నారు వాటిని మనం ఉపయోగించుకొని నేర్చుకొని నాలుగు రాజులు వాళ్ళ పర్యవేక్షణలో ఉండి చక్కగా చేసుకోవచ్చు అట్లా ఎన్నో మార్గాలు ఉన్నయి ఆ మార్గాల్నిఎంచుకొని వృద్ధులికి చాలా మంచిదండి వారు తెలుసుకొని మేము ఇది చేయలేము మాకెందుకు అని అనుకోకుండా గురువుల దగ్గరికెళ్ళీ లేదు మన పిల్లల ద్వారా ప్రతి ఒక్కటి చెప్పిచ్చుకుని ఇలా చేసుకుంటే మంచిది అని చెప్పిచ్చుకుని వాటి వల్ల చేసుకోవచ్చు యోగ వల్ల ప్రయోజనం ఏంటిదంటే ఫస్టు వేడి నీరు త్రాగమంటారు వేడి నీరు తాగమంటే మనలోని కల్మశాన్ని మొత్తం కొట్టేస్తుంది అది ఎంతో ఎంతో మంచిది ఈ రోజు ఆ రోజు ఎండాకాలం చలికాలం అని లేకుండా గోరువెచ్చని నీరు త్రాగితే వృద్ధులికి పసి బిడ్డలకి అందరికీ వాత కఫ పిత్తాల వల్ల ఫస్టు ఇబ్బంది లేకుండా ఉంటుంది రెండోవది ఉసిరికపొడి అలాంటి తీసుకుంటూ ఇలా మనకి తగ్గట్టుగా మనం యోగా చేసుకుంటే కాసేపు నడవడం అన్నం తిన్న తర్వాత వంద అడుగులు వేచి పడుకున్న వారు దీర్ఘకాలంగా నివసించిన వారున్నారు అలా వృద్ధులలో యోగ అనన్యంగా ఉపయోగపడుతుంది అయితే అది తెలుసుకోగలగాలి తెలుసుకొని చెప్పించుకుంటే చాలా మంచిది కొంతమంది తెలియక ఇబ్బంది పడతారు కాని కానీ తెలుసుకొని చేసుకొని అన్నం తిన్న తర్వాత పడుకోకుండా చక్కగా అటు ఇటు నడిచి నాలుగు మాటలు మాట్లాడి ఎడమవైపు తిరిగి పడుకోవడం ఎడమవైపు నుంచే లేవడం ఇవన్నీ యోగా కిందకే వస్తయి అవి తెలుసుకుంటే చాలా మంచిది ఆ యోగాలో అంత రిజల్ట్ ఉంటుంది